మేము కొత్తగా ఎల్జి వాషింగ్ మెషిన్ని తీసుకున్నాము అది ఏడున్నర కేజీల కెపాసిటీ ఉన్న మెషిన్ ఇది చాలా బాగా పనిచేస్తుంది మా బట్టలు తళ తళ మెరిసేలా ఉతుకుతుంది దీంతో మాకు బట్టలు బాగా ఉతుకుతుందో లేదో అన్న సందేహం ఉండేది కాని అలా కాకుండా చాలా చక్కగా మురికి లేకుండా మంచిగా ఉతుకుతుంది ఈ యొక్క మెషిన్ మాకు చాలా బాగా పనిచేస్తుంది ఈ మెషిన్ వచ్చాక నేను నా పనుల్లో ఎంతో సమయాన్ని మిగిల్చుకో గలుగుతున్నాను